అవునండి చెప్పండి సార్ అవును సార్ సార్ ప్రీ వెడ్డింగ్కి ఎంత ఖర్చువుద్ది సార్ టైం మార్నింగ్ టైం పెట్టకుండా కాకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ గట్టా అన్నీ లొకేషన్ గట్టా వీడియో కూడా కావాలి సార్

లొకేషన్ గట్టా ఎక్కడ బాగుంటుందో మీకు తెలుసా సార్ లొకేషన్ గట్టా ఎక్కడ బాగుంటుందో తెలియదా ఓకే క్యామ్ క్వాలిటీ ఎంతుంటుంది సార్ ఆల్బమ్ చేస్తే మంచిదే అని చెప్పేసి నా అభిప్రాయం సార్

ఫంక్షనే సార్ ఎందుకంటే ఫంక్షన్ హాలా సార్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సార్ ఇంకా చేస్తే ఇంకా చేయలేదు సార్ చేయాలనుకుంటున్నా అది ఛాయిస్ అంటే మీరు ఎలా చేస్తారో ఒకసారి చెప్తే ఎక్సప్లైన్ చేస్తే దాన్ని బట్టి మేము ఎలా చెయ్యాలో ఏంటో చెప్తాము

ఓకే సార్ ఓకే సరే సార్ ఓకే సార్ ఎంతవుతుంది సార్ అమౌంట్ గట్టా మొత్తం టోటల్ అమౌంట్ అంతా టోటల్ అమౌంట్ ఎంతవుతుంది సార్ మొత్తం ఆల్బమ్స్ మొత్తమన్నీ చేయడానికి

మొత్తం ఫార్టీ ఫైవ్ అవుతుందా సార్ మొత్తం ఓకే ఓకే సార్ ప్రెసెంట్ బీచ్లో ట్రై చేస్తాను సార్ ఫస్ట్ డే ఎల్లుండ చేస్తాం సార్ డే వన్ కొంచెం ఫాస్ట్గా వస్తే బీచ్లో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం సార్ వైజాగ్ బీచ్

డ్రోన్ డ్రోన్ వీడియో తీస్తారా సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మొత్తం టోటల్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అంతే కదా సార్ ఓకే సార్ రేపు ఫోన్ చేస్తాను మీకు ఓకే సార్ రేపు మార్నింగే ఫోన్ చేస్తాను సార్ రేపు చేయనీకి అడ్రస్ పెడతాను సార్ వచ్చేయండి త్యాంక్ యూ సార్